మా అన్నయ్య ఏంటంటే మొన్న ఒకసారి ఫోన్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఆ ఇన్సిడెంట్ జరిగిందంటా మా అన్న నాకు చెప్పాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఇలాగా గూగుల్పే యాప్లో మనీ మనీ పంపిస్తే వాళ్లకి సెండ్ అవ్వలేదంట కానీ మెసేజ్ ఏమో వాళ్ళకి రిసీవ్ అయినట్టు మెసేజ్ వచ్చింది కానీ ఏంటంటే వాళ్ళకి రిసీవ్ అవ్వలేదు రిసీవ్ అవ్ మెసేజ్ రాలేదు వెంటనే కట్ అయిపోయినాయి అంట డబ్బులు మా అన్న దాంట్లో ఏమో కట్ అయినట్టు వచ్చినాయి అలాగే ఇంకొకళ్ళు విషయం నాకు మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా అలాగే చెప్పింది అరే ఇలాగ మనీ కట్ అయిపోవడం ఇలా జరుగుతుంది ఎందుకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం మన అమ్మాయి ఏం చేసిందంటే తన ఏటీఎం పిన్ కో పిన్ నెంబరు తనకి నార్మల్గా ఎవ ఎవరికి చెప్పకూడదు కానీ తన ఏటీఎం పిన్ కో పిన్ నెంబర్ ఎవరో తెలుసుకొని దాన్ని హ్యాక్ చేసి అమౌంట్ అంతా డ్రా చేసేసారంట వాళ్ళు అయితే అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాగ ఇలా జరిగిందని చెప్పి అమ్మాయికి చెప్తే ఈ అమ్మాయి చాలా టెన్షన్ పడిపోయి అసలు ఎలా అయ్యింది అంటే తన ఫోన్ నుంచి అయిందంట అది కూడా ఎలా అయ్యిందో తెలియదు అంటా హ్యాక్ అయిపోతుందంటా ఫోన్ అంతా ఎవరో హ్యాక్ చేసేసారు అది తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు అన్నారు ఎవరో హ్యాక్ చేశారు అమ్మ హ్యాకర్స్ని మనం పట్టుకోలేము అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడారంట పాపం ఆ అమ్మాయి ఏమో ఇప్పటికే బాధపడుతుంది డబ్బులు పోయినాయి అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు